నేను మా బంధువుల పెళ్ళిలో డాన్స్ చేశాను దానికి నేను కొరియోగ్రాఫర్ దగ్గర డాన్స్ ఏం నేర్చుకోలేదు చిన్నప్పటి నుంచి అందరూ చేసే దాన్ని చూసే నేను నేర్చుకున్నాను నేను బంధువులతో చేస్తాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంటుంది దానికి నేను ఏం ఎక్కువ కష్టపడలేదు సిగ్గు కూడా పడలేదు తడబడ కూడా తడబడలేదు ఎందుకంటే నాకు డాన్స్ అంటే ఇష్టం కాబట్టి అలాగే పెళ్ళిలో అందరితో కలిసి డాన్స్ చేస్తే అదోక అందమైన అనుభూతి